భారతీయ వినోద పరిశ్రమ దశాబ్ధాల పాటు అభివృద్ధి చెందుతూ వచ్చింది దాని మూలాలు పురాతన నాటకాలు నృత్యాలు సంగీతంలో ఉన్నాయి కాలక్రమేణ కళారూపాలు పరిణామం చెందాయి కొత్త రకాల వినోదాలు అభివృద్ది చెందాయి పురాతన కాలంలో భారత దేశంలో నాటకాలు నృత్యాలు సంగీత ప్రధాన రకాల వినోదం ఉండేది రాజులు సంపన్నులు ఈ కళారూపాలను పోషించేవారు యక్షగానం రామాయణం మహాభారతం వంటి ఇతిహాసాల ఆధారంగా నాటకాలు ప్రదర్శించబడేవి భారతీయ నృత్యం సాత్ శాస్త్రీయ నృత్యం జానపద నృత్యం అని అనేక రకాలుగా విభజించబడింది అది మధ్యయుగంలో భక్తి ఉద్యమం ప్రవాహంతో భక్తి సంగీతం ప్రాచుర్యం పొందాయి కథా కాలక్షేపం పురాణ పట్టణం వంటి కార్యక్రమాలు కూడా ప్రజాదరణ పొందాయి ఇక ఆధునిక కాలంలో పంతొమ్మిదవ శతాబ్ధంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో భారతీయ వినోద పరిశ్రమలో మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా సినిమా థియేటర్సు రేడియో వంటి కొత్త మాధ్యమాలు అభివృద్ధి చెందాయి భారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతి పెద్దదిగా అవతరించింది ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ వినోద పరిశ్రమ చాలా వైవిధ్యమైనదిగా మారింది అన్ని రకాల ప్రేక్షకులకు ఏదో ఒకటి ఉంది సినిమాలు టెలివిజన్లు ఒటిటి ప్లాట్ఫామ్లని సోషల్ మీడియాలో వంటి అనేక మద్ మాధ్యమాలు ప్రాచూర్యం పొందుతూ వచ్చాయి ఇక ముఖ్యంగా సినిమా కార్యక్రమాలు కాని టెలివిజన్లో న్యూస్ కాని అలాగే సీరియల్స్ కాని అలాగే ఈవిధంగా భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందాయి అనేక ఛానెల్సు న్యూస్ ఛానెల్ కాని ఇక ప్రత్యామ్నాయ కార్యక్రమాల ఛానెల్ ప్రచారం చేస్తూ వచ్చాయి ఒటిటి ప్లాట్ఫామ్లని ఇటీవల సంవత్సరాలలో ఒటిటి ప్లాట్ఫామ్లు చాలా ప్రాచుర్యం పొందాయి ఈ ప్లాట్ఫామ్లు సినిమాలు టెలివిజన్లు కార్యక్రమాలు వెబసిరీస్లను అందించాయి అయితే అప్పట్లో రేడియో కార్యక్రమాలు ఉండేవి తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీల్లో దూరదర్శన్ కార్యక్రమాలు గట్రా వచ్చేవి తర్వాత అటు నుంచి మరి ఇంకా అభివృద్ధి చెందుతూ ఎన్నో టీవీల్లో కార్యక్రమాలు సీరియల్స్ అని సినిమాలు అని ఈ విధంగా భారతదేశంలో అనేక పరిశ్రమలు మరి చాలా అభివృద్ధి చెందుతూ వచ్చాయి ఈ విధంగా మన భారత దేశంలో ప్రజాదరణ పొందినటువంటి అనేక వినోద రూపాలుగా అవతరించింది